మేము ఒకసారి ఒక చల్లటి ప్రదేశానికి వెళ్ళామండి అక్కడ ఆ ప్రదేశాన్ని చూడంగానే ఒక ఫోటో తీసుకోవాలనిపించింది ఫోటో తీసుకోవడానికి వెళ్తే ఫోటో అనేది చక్కగా రాలేదండి ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా మ మబ్బుమబ్బుగా చాలా చీకటిగా ఆ వాతావరణంలో ఈ ఫోటో అనేది మేము అనుకున్న స్థాయిలో ఫోటో అనేది రాలేదు కాబట్టి నా అంచనా ప్రకారం వాతావరణం కూడా ఫోటో అనేది కరెక్ట్గా రావాలి అంటే వాతావరణం కూడా చాలా సహకరించాలి అలాగే ఆ పరిసరాల్లో ఉండే వాతావరణం చాలా ప్రభావితం కూడా చేస్తుందండి ఒక మంచి చక్కని ఫోటో రావాలి అంటే